హలో ఎవరండి నమస్తే అండి ఎవరండి మీరు గణేష్ ఫోటో స్టూడియోమ్మా

లేనండి

టెన్నా వచ్చే నెల మంత్ టెన్నా ఫ్రీ ఫ్రీగానే ఉంటామండి ఫోటోస్ వీడియో అదేలేండి అయితే వచ్చేసి మరి మరి అమౌంటు మరి అమౌంట్ అమౌంట్ ఒక సిక్స్ సిక్స్ సిక్స్ థౌజండ్ అవుతుందమ్మా చిన్నదైనా ఇప్పుడు ఫోటో మళ్ళీ వీడియో అది చేయాలి వీడియో చేసి దానికి మళ్ళీ ఎడిట్ చేయాలి ఎడిట్ చేసి మన మన సాంగ్స్ కానీ ఇవన్నీ అప్డేట్ చేయాలి మనకి ప్రైవేట్ ఆపరేటర్కి మళ్ళీ ఇంత ఇవ్వాలి మళ్ళీ మనీ అందులో పేపర్ కాస్ట్ పెరిగింది వీడియో మళ్ళీ మన వర్కర్లకు కూడా డబ్బులు ఇవ్వాలండి మేము మరి ఒక్క ఫైవ్ థౌజండ్ అయితే వస్తా మరి లాస్ట్ ఇద్దరిని ఇద్దరిని పంపిస్తాను అండి ఇద్దరిని పంపిస్తాను మీరు చూస్తారు కదండి ఫోటో క్లారిటీ వస్తే వీడియో క్లారిటీ ఇంకా తర్వాత కూడా మీరే ఇంకా మా దగ్గరికి వస్తారు ఇంకా కస్టమర్లు ఉంటే మీరే పంపిస్తారు అవి చూసి ఓకే అండి పంపిస్తాను